మా సమీపంలో గోల్కొండ కోట ఉంది అది చరిత్రను గుర్తు చేస్తుంది పూర్వం యుద్ధం యుద్ధమప్పుడు శత్రువులు శత్రువులని తెలుసుకోవడం కోసం దాన్ని కట్టించారు మతపరమైన స్థలం అయితే టెంపుల్స్ ఉన్నాయి ఎక్కువగా ఎక్కువగా వింటర్ సీజన్లో వస్తూ ఉంటారు పర్యాటకులు